సార్ సత్యనారాయణా టూరిస్ట్ గైడ్ ఏనా సార్ నా పేరు శివకుమార్ సార్ అమెరికా నుంచి ఈ మంత్ థర్టీ నేను వైజాగ్ వస్తున్నాను సార్ ఇక్కడ మా ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళతో కలిసి గుంటూరు టూరిజం కి రావాలనుకుంటున్నాం సార్ అంటే అట్లా చుట్టూ పక్కల ఫేమస్ ప్లేసెస్ తీసుకెళ్తారు సార్ పికప్ డ్రాపింగ్స్ ఎలా సార్ ఓకే సార్ సిక్స్ మెంబెర్స్ ఉన్నాం సార్ ఎంత అవుద్ది సార్ కాస్ట్ ఓకే సార్ అంటే సెపెరేట్ రూమ్స్ ఆ సిక్స్ మెంబెర్స్ కి సింగల్ రూమ్ ఆ సార్ ఓకే సార్ అంటే కొంచం అమౌంట్ తగ్గేలా ఏవన్నా ఉందా సార్ ఆఫర్ లాంటివి ఏవన్నా టూ రూమ్స్ అయితే కొంచం ఫ్రీ గా ఉండొచ్చు ఇరుకుగా లేకుండా అని ఆ జస్ట్ టూ డేస్ ఏ సార్ మళ్ళీ ఇంకా ఉదయం వచ్చి చెప్పండి సార్ ఆ టూ డేస్ లో మళ్ళీ మరుసటి రోజు ఆఫ్టర్ నూన్ కల్లా టూ డేస్ తర్వాత సాటర్డే ఆఫ్టర్ నూన్ కి మేము రిటర్న్ అయిపోతాం ఓకే సార్ ఓకే సార్ గుంటూరులో సిటీ లోని ప్లేసులు కానీ పక్కన పల్లెటూరులో కానీ అన్నీ ప్లేసెస్ తీసుకెళ్తారా ఓకే సార్ నేను థర్టీయెత్ న వైజాగ్ వస్తాను ఆ తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ కానీ సెకండ్ కానీ గుంటూరు వస్తాను సార్ సో హోటల్ కూడా మీరే బుక్ చేస్తారుగా ఓకే సార్ సెకండ్ డేట్ న నేను కాల్ చేస్తాను సార్ మీకు అక్కడకి వచ్చాక ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్